మా తోటలో నాటటానికి అయితే మాకు ఇక్కడ తెలుసు ఉన్న వాళ్ళు మా రిలేటివ్స్ ఇక్కడ రాజమండ్రిలో ఉంటారండి రాజమండ్రి కడియం అనేది చాలా ఫేమస్ అందులో దొరకని మొక్క అంటూ ఉండదు ముఖ్యంగా పూల మొక్కలైతే బాగా పెంచుతారు అక్కడ అందులో మాకు మా అమ్మగారికి షుగర్ ఉందని చెప్పేసి ఇన్సులిన్ మొక్క అనేది అక్కడి నుంచి తెప్పించుకోవటం మొదలు పెట్టాం అనమాట ఎందుకంటే దాని ఆకు మనం టిఫన్ చేసిన తర్వాత కానీ ఎర్లీ మార్నింగ్ కానీ ఒక్క చిన్న ఆకు నములుతూ ఉంటే మనకి ఇన్సులిన్ అనేది లోపలి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది అనేసి మాకు ఆయుర్వేదంలో చెప్పారండి దాన్ని బట్టి మేము ఆ మొక్కను అక్కడి నుంచి తెప్పించుకున్నాం ఇంకా ఒక హైబ్రిడ్ గులాబీ అనేది కూడా మేము అక్కడి నుంచి తెప్పించుకున్నాం అది ఇప్పటికీ కూడా వస్తూ ఉంటుంది అలాగే నేలవేము ఆకు అని చెప్పేసి ఇంకొక మొక్క ఉంటుందండి అది కూడా షుగర్కి బాగా పనిచేస్తుంది అని చెప్తేసి అక్కడి నుంచే తెప్పించుకోవడం జరిగింది ఎందుకంటే అక్కడివి మనం ఇంకా చూసుకో అక్కర్లేదు అనమాట వాళ్ళు చాలా బాగా పెంచుతారు ఒక నమ్మకం కూడా ఉంటదన్నమాట అందుకని మేము అక్కడి నుంచి తెప్పించుకొని మా తోటలో పాతుకుంటూ ఉంటాం అనమాట అండీ